మనం కమ్మలు తీసుకునేటప్పుడు చూసి తీసుకుంటాము మంచిగా ఉండాల బాగుండాల అనేసి అవి మనం వేసుకున్నప్పుడు మనం అందంగా కనపడేలా ఉండాల కొన్ని పెద్దవిగా ఉన్నప్పుడు చెవులు జారిపోతాయి అది కొన్ని ఇన్ఫెక్షన్ అయ్యి కూడా కొంచెం పుండు అయ్యేలాగా కొంతమందికి సెట్ కాదు ప్రతి ఒక్కరు బంగారు కమ్మలు వేసుకొని ఇబ్బంది పడతు కొంచెం చేసుకోలేకపోతారు కాబట్టి ఈ జ్యువెలరీ ఇయర్ క ఇయర్ రింగ్స్ కొంచెం రింగులలాగా వేసుకుంటే కొంతమందికి ఫ్రీగా ఉండచ్చు కొంతమంది పెద్దవి వేసుకుంటారు కొంతమంది చిన్నవి వేసుకుంటారు కానీ మన ఫేస్కి ఏది అందంగా ఉంటుందో దానికి తగినట్టు కొంతమంది పే మంచివి వేసుకుంటారు అవి బరువుకి సాగిపోయి చెవులు తెగినట్టుగా అనిపించకుండా బాగా కరెక్ట్గా ఉండేలాగా వేసుకుంటే బాగుంటుంది అది బుట్టల్లాగా తుంగేలాగా వేసుకున్న కూడా బాగుంటుంది దానివల్ల పుండు అవ్వడం ఆడ కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఇబ్బంది పడేలాగా లేకుండా మంచివిగా వేసుకుంటే బాగుంటుంది అది చెవులు జారిపోయి కొన్ని కొన్ని కొంతమందికి కొన్ని బాగుండవు దాని చూసి కరెక్ట్గా వేసుకుంటే మంచిగా బాగుంటుంది కమ్మలు జ్యువెలరీలు ఇప్పుడు ఎక్కువమంది బంగారు వేయడం కన్నా ఈ ఫ్యాషన్ జ్యువెలరీ కమ్మలాగానే వేస్తారు కాబట్టి దానికి తగినట్టుగా వేసి మంచిది కరెక్ట్గా తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది